నేను నివసించే ప్రాంతంలో గచ్చిబోలి ఇండోర్ స్టేడియం అనే ఒక ముఖ్యమైన క్రీడా సముదాయం ఉంది ఇది వివిధ రకాల క్రీడా కార్యక్రమాలు మరియు శిక్షణ కార్యక్రమాలకు వేదికగా ఉపయోగించబడుతుంది ఇది బ్యాడ్మింటన్ వాలీబాల్ బాస్కెట్బాల్ మరియు ఇతర ఇండోర్ క్రీడలకు ప్రసిద్ధి చెందింది ఈ స్టేడియం రాష్ట్ర మరియు జాతీయ స్థాయి క్రీడా పో పోటీలకు వేదికగా నిలిచింది ఇందులో బ్యాడ్మింటన్ వాలీబాల్ బాస్కెట్బాల్ మరియు ఇతర ఇండోర్ క్రీడల పోటీలు ఉన్నాయి ఈ స్టేడియం వివిధ క్రీడల కోసం శిక్షణ కార్యక్రమాలను కూడా అందిస్తుంది ఇది అన్ని స్థాయిల అథ్లెట్కు ఉద్దేశించబడింది క్రీడలతో పాటు ఈ స్టేడియం సంగీత కచేరీలు ప్రదర్శనలు మరియు ప్రదర్శనల వంటి ఇతర కార్యక్రమాలకు కూడా ఉపయోగించబడుతుంది